ప్రస్తుత భారత ఉద్యోగ మార్కెట్ చాలా అధ్వాన్నంగా ఉంది కరోనా తర్వాత నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతు ఉంది చాలా కంపెనీలు దివాలా తీసి ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది దీనివలన నిరుద్యోగుల సంఖ్య పెరిగి ఉద్యోగాలు కావలసిన సంఖ్య రోజు రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది ప్రస్తుతం ప్రైవేట్ ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు సంఖ్యా క్రమబద్దీకరిస్తూ నిరుద్యోగులను పెంచుతున్నారు ప్రభుత్వ రంగ సంధ్యాలలో ఖాళీలు సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొత్త నోటిఫికేషన్లు జారీ చేయకుండా ఉన్న వారిని మరియు రిటైర్ అయిన వారిలో పనిని కల్పిస్తూ దీనివలన భారత ఉద్యోగ మార్కెట్లో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూ ఉంది ప్రైవేట్ రంగాలను ఉన్న ఉద్యోగాలను క్రమబద్దీకరణ పేరుతో ఉద్యోగాల సంఖ్యను సగానికి సగం తగ్గిస్తూ ఉన్న వారితో ఎక్కువ లేదా ఓవర్ టైమ్ చేయిస్తూ నిరుద్యోగ వ్యవస్థను మరింత పెంచుతున్నారు అవకాశాలు భారత ఉద్యోగ మార్కెట్లో ప్రస్తుతం కొంతవరకు నోటిఫికేషన్స్ ద్వారా నూతన ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది దీనిలో ప్రభుత్వ రంగానికి సంబంధించిన కొన్ని సంస్థలను అరకొరా ఉద్యోగ నోటిఫికేషన్లకు ఇస్తూ నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది అదేవిధంగా ప్రైవేట్ రంగ వ్యవస్థలో కొన్ని కంపెనీలు పరిశ్రమలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఏర్పరుస్తున్నాయి ప్రస్తుత భారతీయ ఉద్యోగ మార్కెట్ కొంతవరకు అనుకూలత కలిగి ఉంది అని అనిపిస్తుంది ప్రస్తుతం ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు సంఖ్య క్రమబద్ధీకరిస్తూ నిరోగ నిరోద్యోగులను పెంచుతున్నారు ప్రభుత్వ రంగ సందేహాలను ఖాళీల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొత్త నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉన్న వారిని మరియు మార్కెట్లో నిరుద్యోగ సంఖ్య పెరుగుతుంది ప్రైవేట్ రంగాల్లో ఉన్న ఉద్యోగులను క్రమబద్ధీకరణ పేరుతో ఉద్యోగ సంఖ్యల సగానికి సగం తగ్గిస్తూ ఉన్న వారిలో ఎక్కువ లేదా ఓవర్ టైమ్ చేయిస్తూ నిరుద్యోగ వ్యవస్థను మరింత పెంచుతున్నారు